కొద్దిసేపు పొయ్యి పైననే ఇలా జరసేపు తర్వాత మనం తింటే అది చాలా బాగుంటుంది అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు మ్యాగీ ఇప్పి ఇలాంటివి ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇవి తక్కువ పదార్థాలతో చేస్తాం కాబట్టి చేయడం కూడా చాలా సులభం ఒకరోజు మా ఫ్రెండ్స్ కూడా ఇలా కళాశాలకు తీసుకొని రావచ్చు కదా మ్యాగీ అలా అని అడిగితే నేను వాళ్ళ కోసం ఇంట్లో చేసుకొని వెళ్లాను ఎందుకంటే ఇది చేయడం కూడా స చాలా సులభం చాలా కూడా బాగుంటుంది కాబట్టి తక్కువ సమయంలోనే మనకి కళాశాలకు వెళ్ళాలి అంటే ఉదయం సమయంలో మనకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి నేను మ్యాగీని చేసుకొని వెళ్లాను వాళ్ల కోసం వాళ్లు కూడా అడిగారు మ్యాగీ చేసుకుని రావచ్చు కదా ఇలా తి తినాలి అనిపిస్తుంది అంటే నేను ఇంట్లో చేశాను ఈ కళాశాలకు ఇది తీసుకొని వెళ్లగానే మా స్నేహితులు కూడా చాలా సంతోషించారు చాలా అది తిన్న తర్వాత కూడా చాలా బాగుంది అని కూడా చెప్పారు ఇలా నేను ఇలాంటి చాలా సమయం తక్కువ సమయంలో చేసే ప్ర పదార్థాలకు పదార్థాలు అంటే భోజనాలు అంటే నాకు చాలా ఇష్టం ఇలా నేను తక్కువ సమయంలో చేసే వంటకాలు అంటే కూడా నాకు చాలా ఇష్టం నాకు వంట చేయడం అనేది కూడా నాకు చాలా ఇష్టం ఇలా నేను చే తక్కువ తక్కువ పదార్థాలచొ పదార్థాలతో చేసేది అంటే మనకి చపాతీలు కూడా వస్తాయి చపాతీ ముందుగా ఇది చేసే విధానం ఎలా అంటే పిండి తెచ్చుకొని పిండిలో కొన్ని వాటర్ నీళ్లు పోసి ఉప్పు తగినంత ఉప్పు వేసి అది కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి అది ఒక ఐదు నిమిషాలు తర్వాత అవి మనము ముద్దలు ముద్దలుగా చేసి పొడి పిండి వేసి చపాతీలుగా కాల్చి తర్వాత మనం అది పై పెంక పైన వేయించుకొని దానికి చపాతీలకి మనకి ఆలు ఆలు కూ ఛీ గుడ్డు ఆమ్ గుడ్డు ఆమ్లేట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలకు ఇప్పుడు మనకి గుడ్డు ఆమ్లెట్ ఎలా చేయాలి అంటే ఉప్పు ఆమ్లెట్ అని కూడా ఉంటుంది ఇది చాలా తక్కువ పదార్థాలతో చేయవచ్చు ఉప్పు ఆమ్లెట్ అంటే మనకి గుడ్డు పగలగొట్టి దాంట్లో తగినంత ఉప్పు అల్లం అల్లం వెల్లుల్లి వేసి కలుపుకొని గుడ్డు పదార్థాన్ని పగలగొట్టిన పదార్థాన్ని కలుపుకున్న పెంకపెట్టి చిన్న ఫ్లేమ్ పైన మనకు తగినంత ఆయిల్ వేసి ఈ కలుపుకున్న ఆమ్లెట్ కలుపుకున్న

అని అనిపిస్తుంది ఆ సమయంలో నేను ఎక్కువ ఈ చపాతీలకే ప్రధా ప్రాధాన్యతను ఇస్తాను నాకు ఆమ్ గుడ్డు ఆమ్లెట్ చపాతీలు అంటే చాలా చాలా ఇష్టం మా స్నేహితులకు కూడా ఇది అంటే చాలా ఇష్టం వాళ్లు కూడా అడుగుతూ ఉంటారు తీ ఒకసారి కళాశాలకు తీసుకొని రావచ్చు కదా